అలాగే ఈ వాచ్ ని మనం మన యొక్క సెల్ ఫోన్ కనెక్ట్ చేసుకునే దాని ద్వారా కూడా దీన్ని ఆపరేషన్ అనేది చేయొచ్చు అలాగే ఈ వాచ్ ని ఆర్డర్ పెట్టినప్పుడు నాకు ఇది నేను అనుకున్న దానికంటే తక్కువ ధరకే లభించింది పైగా దీని డెలివరీ కూడా అత్యంత వేగంగానే నా వద్దకు చేరింది పైగా ఈ వాచ్ లో ఉన్నటువంటి ఫీచర్స్ లో ముఖ్యమైనది ఏంటంటే దీంట్లో చార్జింగ్ అనేది ఎక్కువసేపు నిలబడుతుంది ఎక్కడికైనా దూరప్రాంతాలు ప్రయాణం అయ్యేటప్పుడు ఈ వాచి పెట్టుకోవడం వల్ల ఏ రోజు నేను ఇబ్బంది పడలేదు నేను చార్జింగ్ అనేది ఎక్కువ సేపు ఉండటం వల్ల నాకు ఎంతో ఇది ఉపయోగపడింది ఇది నాకు ఈ ప్రోడక్ట్ లో నచ్చిన విషయం